హలో స్టేషనరీ షాపా అండి మాట్లాడేది సార్ మీ షాప్లో బ్యాగ్స్ దొరుకుతాయా మనం అది నాకు కాలేజ్ బ్యాగ్ ఇంకా లంచ్ బాక్స్లాగా ఉంటుంది కదండీ ఎంత ఉండొచ్చు అది ప్రైజు సింగిల్ పీస్లోనే సింగిల్ పీస్లో కావాలి సార్ సార్ క్వాలిటీ అంతా బాగానే ఉంటుందా సార్ సరే ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి సార్ సార్ అంటే ఇంకా నాకు చాలా స్టేషనరీ ఐటమ్స్ పెన్స్ ఇవి దొరుకుతాయా అన్ని దొరుకుతాయి కదా సార్ మీ దగ్గర స్టేషనరీ ఐటమ్ పెన్స్ కావాలి సార్ పెన్స్ ఒక బల్క్లో కావాలి ఇంకా ఏ ఫోర్ షీట్స్ కావాలి బల్క్లో నోట్ బుక్స్ ఉన్నాయా సార్ ఇవన్నీ బల్క్లో కావాలి సార్ దొరుకుతాయి కదా సార్ బల్క్లో ప్రైజ్ ఎంతుండొచ్చు సార్

సార్ డిస్కౌంట్ ఉందా

ఓకే నాకు ఒక త్రీ త్రీ బండిల్స్ కావాలి డిస్కౌంట్ ఉంటుందా సార్ దీంట్లో నేను ఇంక నాకు అవి కాకుండా బుక్స్ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అంటే ఇక కలర్ పేపర్స్ అన్నీ ఉంటాయి కదా అవి

అయితే నేను రేపు వచ్చి తీసుకుంటా ఇవన్నీ అడ్రస్ ఎక్కడండి మీది ఇప్పుడు ఒక స్టోర్ తెలుసండి ఓకే అండి నేను ఒకసారి రేపొస్తా మీకు వచ్చే ముందే రేపు నైట్ ఆ టైంకి వస్తుంటా వచ్చే ముందే మీరు నేను మీకు లిస్ట్ పంపిస్తా అవన్నీ తీసి పెట్టేసేయండి డిస్కౌంట్తో బడ్జెట్ వస్తే ఇక నేను పేమెంట్ కట్టేస్తా రేపు మెసేజ్ చేస్తా వాట్స్యాప్లో నాకు లొకేషన్ అట్లనే త్యాంక్ యూ